ఈరోజు ఫేమస్ డిషెస్ చెప్పండి

మరి బిర్యానీలో ఏంటండి ఈవేళ పండక్కదండీ ఏమైనా ఆఫర్సు ఉన్నాయా ఈవేళ ఇలా ఈరోజు పండగ కదండీ ఏమైనా ఆఫర్సు ఉన్నయా స్టాటర్స్లో ఆ రెండూను ఇదొకటి పంపించండి

డ్రాగన్ చికెన్ అండ్ అవునండి సరే అండి తొందరగా రండి